రెండు లక్షల నలభై రెండు వేల ఏడు వందల పదైదు యాభై వేల మూడు వందల ఇరవై ఒకటి తొంభై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఒక లక్షా పదైదు వేల రెండు వందల ఇరవై ఒకటి ఐదు లక్షల పన్నెండు వేల మూడు వందల ఇరవై ఒకటి మూడు వందల ముప్పై తొమ్మిది